బైకింగ్ చేసేటప్పుడు ఎల్లప్పుడూ నా దృష్టిలో ఉండాల్సి నా ముఖ్యమైన భద్రతలు అంశాలు కొన్ని చెప్తాను హెల్మెట్ ధరించడం ఎందుకంటే ఇది అత్యంత ప్రమాదకరమైన మరియు ముఖ్యమైన భద్రతా అంశం

సుష్టమైన సిగ్నల్స్ సిగ్నల్స్ని పాటిస్తాను రూట్ మీద వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించకపోతే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి అందుకే నేను స్టాఫిక్ సిగ్నల్ ఎప్ ఎల్లప్పుడూ పాటిస్తాను తగినంత దూరం ఉంచుకుంటాను బండ్ బండికి వాహనానికి వాహనానికి మధ్య తగినంత సం దూరం ఉంచుతాను ఎందుకంటే స ముందర వాహనం సడన్గా బ్రేక్ వేసినప్పుడు మనం వెళ్ళి వారిని గుద్దే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అండ్ రాత్రిపూట లైట్లు వాడతా అండ్ ఎందుకంటే రాత్రిపూట నైట్ చీకటిగా ఉంటుంది కాబట్టి అవతల వాళ్ళు వస్తున్నారో లేదో తెలీదు అండ్ అవతల వాళ్ళు కూడా ఒక వేళ లైట్లు వేసుకోకపోతే వాళ్ళు మనము గుద్దుకొని పెద్ద ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి ఆ ప్రమాదాల్లో ఒక్కొక్కసారి ప్రాణ నష్టం కూడా అవుతుంది ఇంకా హై వోల్టేజ్ దుస్తులు హై విజిబిలిటీ దుస్తులు ఎందుకంటే హై విజిబిలిటీ దుస్తులు ఎప్పుడైనా అవతల అవతల వాళ్ళకి మనం ఎక్కువ కనిపించే విధంగా చేస్తుంది అండ్ అవతల వాళ్ళకు మనం ఉన్నామని గుర్తించేటట్లు చేసి వాళ్ళ స్పీడ్ గానీ లేదా వాళ్ళు వచ్చే దారి గానీ మరలించేలా ఉంటుంది

రూట్ ప్రణాళికలు రూట్ నేను ఎక్కడికైనా ఒక చోటుకు వెళ్ళాలంటే ముందే దాని యొక్క రూట్ని ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఏ దారిలో వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేది ముందే అనుకుని ఉంటాను ఎందుకంటే ముందు అనుకునేసరికి అవ్వకపోతే గనుక వేరే ప్లాన్ కూడా రెడీ చేసుకుంటాను ఒక వేళ మధ్యలో ఆగిపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది నేను నైపుణ్యానికి తగ్గ స్ స్మార్ట్ మరియు నియంత్రణ వేగంలో ప్రయాణించాలి ఎందుకంటే నేను వాహనాన్ని ప్రయాణించేదప్పుడు బండ్ వాహనం యొక్క అన్ని పార్ట్లు నాకు తెలిసుండాలి ఎందుకంటే వాహనాన్ని నడిపేది నేనే కాబట్టి అండ్ ప్రయాణ సమయంలో నేను ఎక్కువగా తీసుకువెళ్ళేది అంటే ఫోన్ ఫోన్ నేను ఫోన్ ఖచ్చితంగా తీసుకెళ్తాను ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో ఎవలికైనా కాల్ చేసి మాట్లాడడానికి ఉంటుంది కాబట్టి అత్యవసమయాల్లో ఐడీ మరియు ఎమర్జెన్సీ కా కాంటాక్ట్లందుబాటులో ఉంచుకుంటాను ఫస్ట్ ఎయిడ్ కిట్టు కూడా అందుబాటులో ఉంచుకుంటాను బండిలో ఎందుకంటే ఏదైనా అనుకోని రీతిలో యాక్సిడెంట్లు జరిగితే నేను అప్పటికప్పుడు హాస్పిటల్కి వెళ్ళే దారిలో అయినా ఫస్ట్ ఎయిడ్ చేసుకోవడానికి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా దగ్గరగుంచుకుంటాను ఇన్సూరెన్స్ కార్డ్లు ఇన్సూరెన్స్ కార్డ్లు ఎందుకంటే ఎప్పుడైనా పోలీసులు ఆపి అడిగితే నా సేఫ్టీ ప్రకారంగా ఉంటాయి అండ్ అది మెయింటైన్ చేసే బాధ్యత నాది అండ్ డిజిటల్ వాలెట్ లేదా చిన్న క్యాప్ డిజిటల్ వాలెట్లెందుకంటే అప్పుడప్పుడు అనుకోకుండా మన దగ్గర ఉన్న మన దగ్గర ఉన్న డబ్బు హ్యాండ్ క్యాష్ ఏమన్నా పోగొట్టుకుంటే పెద్దగా తర్వాత డబ్బు కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకని డిజిటల్ ఫోన్ ఈ మధ్యన ఫోన్ పే పేటీఎంల కార్డ్లు ఎక్కువ వాడుతున్నాం అవి ఉంటే ఏ స్క్యానర్కైనా తిరిగి మనం డబ్బు చెల్లించవచ్చు అండ్ చిన్న క్యాప్ క్యాప్ ఎందుకు మెయింటైన్ చేస్తానంటే దానిమీద వర్షాలు టైంలో గటా తర జుట్టు తడిసిపోయి త్వరగా జలుబు చేసే అవకాశాలున్నాయ్ సో మెయిన్ అది మెయింటైన్ చిన్న క్యాప్ మెయింటైన్ చేయడం వల్ల ఆ జుట్టు తడిసిపోకుండా ఆరోగ్యం కొంచెం బాగుంటుంది అండ్ మెయిన్గా జీపీఎస్ ట్రాకర్ అంటే మన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నామో ఒక డెస్టినేషన్ ప్రకారం ఆ రూట్ మ్యాప్లు చూసుకుంటా అండ్ వెళ్ళే దా వెళ్ళే దారిలో కూడా ఎంత ట్రాఫిక్ ఉందో లేదో అది చెప్తుంది అండ్ మిగతా అంటే ఇంకా తీసుకువెళ్ళే నా డ్రైవింగ్ లైసెన్స్ హెల్మెట్ హెల్మెట్ ఖచ్చితంగా ధరిస్తాను